చెప్పండి ఎవరు అండి అవునండీ చెప్పండి ఏం కావాలి అండి ఎంత కావాలి అండి మీ బంగారం పెడతారండి ఎంత ఉందండి పది గ్రాములు అండి కాసులు రెండు గ్రాములు ఉంది అండి అంటే గ్రాముకు వచ్చి బయట ఇప్పుడు రేట్ అయితే ఆరువేలు ఉంది అండి అయితే మేము ఇచ్చేది దాంట్లో ఆరువేలే ఇవ్వము అంటే మా దగ్గర మేము సేఫ్ సైడ్ గోల్డ్ కాబట్టి మీకు నాలుగు వేలు ఇస్తాము అండి గ్రాముకి మీకు పదిగ్రాములు కాబట్టి నలభైవేలు వస్తుంది అండి మీరు బయట మొత్తానికి అమ్మేసుకున్న కూడా రాదు అండి అంతా అంటే బయటా ఆరువేలే ఉంది అండి రేటు ఆరువేలు అంటే పదిగ్రాములు మీరే చూసుకోండి ఆరుపదులు అరవై అండి ఆరవై వేలు వస్తాయి మీరు అమ్మేస్తే ఇంకొకటి కావాలి అంటే నలభై ఐదు వేల దాకా తెప్పించగలుగుతాం కానీ దానికి మించి అయితే ఇంకా అవదు అండి

మీకు నలభైవేల కన్నా ఎక్కువ ఎవ్వరూ ఇవ్వరు అండి నేనే ఇంకా మీరు ఏదో అవసరంలో ఉన్నారని నలభై ఐదువేల వరకూ ఒకే అండి మీరు నలభై వేలు అయితే జీరో పెర్సెంట్ వడ్డీ అండి వడ్డీ ఏం తీసుకోము యాభైవేలు రాదండి నలభైయేడు వేలు అలా ఇస్తాము మీరు కట్టేటప్పుడు మాత్రం యాభైవేలు కట్టాలి హా మీరు కట్టడం యాభైవేలే కడతారు అండి మాకు కానీ మేము ఇచ్చేది నలభైయేడు వేలు అది నలభైవేలకు అయిపోయింది మీకు మరి ఎక్సట్రా ఇస్తున్నాము కదండి ఏడువేలు ఏడువేలకి అయితే మీకు ఇలాగా యాభైవేలు కట్టు యాభైరెండు యాభైవేలు ఇవ్వడం కుదరదు అండి అలాగా అంటే మీరు ఒకేలా బంగారం వదిలేస్తే మరీ మాకూ అంటూ రూల్స్ ఉంటాయి కదా మా కంపెనీ రూల్స్ మాకు ఉంటాయి కాదండి అంత ఇవ్వకూడదు అండి మేము

డెబ్భై వేలే అంటే మీరు బంగారం అంత పెట్టలేదు కదండి మరి బంగారం ఉంటే ఎంతైనా ఇస్తాము అండి బంగారాన్ని బట్టే కదండి ఇచ్చేది మనం నలభై ఏడువేలు అండి ఆయ్ సరే అండి మీరు ఎప్పుడు ఖాళీ అండి రేపు ప్రొద్దున వచ్చేయండి ఇచ్చేస్తాను రేపు పదింటికి వచ్చేస్తే ఆ అదే అండి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు మీ బ్యాంకు బుక్ పాన్ కార్డు కూడా తీసుకొనిరండీ ఆ రెండు సరిపోతాయి అండి ఆధార్ కార్డు ఒకటి

సరే అండి